నేను లిఖిత్ వాళ్ళ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నా మీ అబ్బాయి కాలేజ్కి రాలేదండి ఈ రోజు అవునా మీ అబ్బాయి చాలా క్లెవర్ స్టూడెంట్ అండి రెగ్యులర్గా వస్తాడు ఈ రోజు రాలేదు అనేసి కాల్ చేసినా క్లాసెస్ చెక్ చేస్తుంటే కనబడలేదు అవునా అండి అన్నిట్లల్లో బాగా పార్టిసిపేట్ చేస్తాడు మీ అబ్బాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ గేమ్స్ స్టడీస్ అట్లాంటి వాళ్ళు రాకుంటే ఎట్లా అండి అవునా అండి ఎప్పుడు వచ్చిందండి ఫీవర్ చూపించుకున్నారా మరీ ఇప్పుడు ఎట్లా ఉండె ఏమన్నా ఫుడ్ తీసుకున్నాడా మరి అవునా అండి వాళ్ళ క్లాస్ టీచర్కి ఇన్ఫోర్మ్ చేసిండా అండి మీరు మార్నింగ్ మరి అవునా అమ్మా

అలా అని ఏం కాదు కాకపోతే మాకు తెలియాలి కదా ఎవరు వచ్చారు ఎవరు రాలేదనేది అవునండి సరే మరీ ఫీవర్ తగ్గిపోయాక రెగ్యులర్గా రమ్మని చెప్పండండి హెల్త్ మంచిగా చూసుకోమని చెప్పండి క్లాస్ ఫస్ట్ అండి అందుకనే క్లెవర్ స్టూడెంట్ రాకుంటే ఫోన్ చేస్తామండి మేము అదే అదేనమ్మా అందుకనే మళ్ళీ వాళ్ళు ఇంపార్టెంట్ క్లాస్లు ఆపేశారు కదమ్మా ఇప్పుడు జరుగుతున్నవి ఎగ్జామ్స్ ఉన్నాయి ముందర అందుకనేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారులేండి సరే అండి సరే అమ్మా